భారతదేశంలో ప్రసిద్ది చెందిన కొన్ని నృత్య శైలులు ఏమిటి అంటే భరతనాట్యం కథక్ కథాకళి కూచిపూడి మణిపురి మోహినియట్టం మోహిని యట్టం ఒడిస్సా సత్రీయ వీటన్నిటిని నృత్య శైలులని అంటారు భారతదేశంలో ప్రసిద్ది చెందిన నృత్యకారులు ఎవరైనా

వేసి చూపిస్తారు